నమస్తే చెప్పండమ్మా అవునా మంచిదమ్మా జాయిన్ చేయించ్చండమ్మా కాదమ్మా పాపకి ఎంత సం ఎన్ని సంవత్సరాలు పాపా బాబునా ఇద్దరు బాబులేనా ఫస్ట్ బాబుకి ఎన్ని సంవత్సరాలు

నాలుగు సంవత్సరాలా ఫస్ట్ బాబుని వచ్చి ఏ క్లాస్లో జాయిన్ చేస్తారు అవునా సెకండ్ సెకండ్ బాబుని అవునా మా స్కూలే ఏమంతా బాగుంటుందమ్మా ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగుంటుంది మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాం చాలా సేఫ్గా ఉంటుంది అక్కడికి ముగ్గురు టేక్కేర్లు ఉన్నారు బాబు పిల్లల్ని చూసుకోవడానికి ఆయమ్మలున్నారు స్కూల్ చాలా నీట్గా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి స్కూల్లో పిల్లలకి ఎడ్యుకేషన్తో పరంగా కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా పిల్లలకు మేము నేర్పిస్తాము మీకు స్కూల్ చూసుకోండి చూసి మీకు వాతావరణం అంతా బాగుంటే మీకు నచ్చితే జాయిన్ చేయించండమ్మా మా స్కూలో అయితే ఎడ్యుకేషన్ ప ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది మా పాప బాబుకొచ్చి బేబీ క్లా యూకేజీకి వచ్చి టెన్ థౌజండ్ అమ్మా ఇయర్ సంవత్సరాలు కలిపి యూ యూకేజీకి వచ్చి టెన్ థౌజండ్ అమ్మా బాబుకొచ్చి సెకెండ్ సెకెండ్ క్లాస్కి వచ్చి మాత్రం ట్వంటీ ఫైవ్ థౌజండ్ వ్యాన్ ఫీజు సపరేట్గా ఉంటుంది మీరు ఎడ్యుకేషన్ పరంగా బుక్స్ కూడా మానే మేమే ఇస్తాం బుక్స్ బాబుకి అన్నీ కలిపి టోటల్ అమౌంట్ కలిపి ఆ అమౌంట్ అమ్మా మీరు అదర్ యాక్టివిటీస్ ఏమైనా కరాటే బాబుకి నెక్స్ట్ వచ్చి వాలీ ప్లేగ్రౌండ్లో ఆడుకోవడానికి కూడా గేమ్స్ చాలా ఉన్నాయి స్విమ్మింగ్ అనేది అన్నీ నేర్పిస్తాం స్కూల్లో పిల్లలకి అలాగే చెస్సు అలాంటివి కూడా నేర్పిస్తాము మీకు అలాంటివి ఏమైనా కావాలంటే ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుందమ్మా ఓకేనమ్మా మీరు మంచి రోజు చూసుకుని వచ్చి పిల్లల్ని జాయిన్ చేయిస్తారమ్మా ఓకేనమ్మ నమస్తే ఓకేనమ్మా